వినోదాన్ని చెప్పగానే మన మొబైల్ లో జబర్దస్త్ అనే నాటకాలు చాలా చాలా ముఖ్యమైనవి అవి కొద్దిపాటి కాలంలోనే అందరికీ దగ్గరలో చేరేవి అవి లేకముందు మా కాలేజీ లో అందరం కలసి ఒక ఫన్ ఇమోజీ కింద చేసుకునే వాళ్ళం అవి అవి ఏ విధంగా అంటే ఒక గ్రూపులుగా ఉండి ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క గ్రూపు మీద సరదాగా మాటలు పాటలు ఆ విధంగా పాడుకుంటూ మాటలాడుకుంటూ గడిపే వాళ్ళు ఆ విధంగా ఆ సమయం అంతా సరదాగా గడిచేది ఇప్పుడు ఆ విధంగా కాకుండా మన మొబైల్ టీవీలోనే ఈ జబర్దస్త్ అలాంటి వాటివి ప్రజలు చాలా సమయం కేటాయించి వెచ్చించి సంతోషంగా జీవిస్తున్నారు